హలో నేను రజినీని అండి మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను మీది విత్తనాల కొట్టేనాండి అంటే మాది నల్లరేగడి పొలం ఉందండి దానిలో ఏ ఏ విత్తనాలయితే బాగా పండుతాయని సలహా కోసం చేసామండి ఓకే